భారతీయ సంస్కృతిలో కళలు చేతి పనులు వస్త్రాలు చాలా ముఖ్యమైన భాగం అవి మన సంస్కృతిని ప్రతిబింబి ప్రతిబింబిస్తాయి మరియు మన చరిత్ర మరియు సంప్రదాయాలను మనకు తెలియజేస్తాయి భారతీయ కళలు చేతి పనులు లేదా వస్త్రాలు ప్ర ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అవి వాటి అందం నైపుణ్యం మరియు సృజనాత్మకతను ప్రసిద్ధి చెందాయి భారతీయ సంస్కృతికే ప్రత్యేకమైన కొన్ని కళలు చేతి పనులు వస్త్రాలు అవి ఏమిటంటే చిత్రలేఖనం శిల్పం చేతి పనులు వస్త్రాలు మట్టి పాత్రలు చెక్క పని వెండి పని మొదలగునవి చిత్రలేఖనం భారతీయ చిత్రలేఖనం చాలా పురాతనమైనది మరియు అభివృద్ధి చెందింది ఇది ఒక విస్తృతమైన కళ శైలులులను కలిగి ఉంది వీటిలో మధ్యయుగ భారతీయ చిత్రలేఖనం రాజస్థానీ చిత్రలేఖనం మైసూర్ చిత్రలేఖనం మరియు తమిళనాడు చిత్రలేఖనం ఉన్నాయి శిల్పం భారతీయ శిల్పం కూడా చాలా పురాతనమైనది మరియు అభివృద్ధి చెందింది ఇది వివిధ రకాల శిల్పాలను కలిగి ఉంది వీటిలో శిలా శిల్పాలు మట్టి శిల్పాలు మరియు రాతి శిల్పాలు ఉన్నాయి చేతి పనులు భారతీయ చేతి పనులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి అవి వాటి అందం నైపుణ్యం మరియు సృ సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందాయి భారతీయ చేతి పనులలో కొన్ని ఉదాహరణలేమిటంటే వస్త్రాలు భారతీయ వస్త్రాలు వాటి రంగు రంగురంగుల సమునాలు మరియు నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి భారతీయ వస్త్రాలలో కొన్ని ఉదాహరణలేమిటంటే శారీలు దుప్పట్లు లంగాలు మరియు షర్ట్లు మొదలుగునవి మట్టి పాత్రలు భారతీయ మట్టి పాత్రలు వాటి అందం మరియు శక్తివంతమైన రంగులకు ప్రసిద్ధి చెందాయి భారతీయ మట్టి పాత్రల్లో కొన్ని ఉదాహరణలేమిటంటే కొండలు కప్పులు పలకలు మరియు వ్యాసేస్ చెక్కపని భారతీయ చెక్కపని వాటి నైపుణ్యం మరియు సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందాయి భారతీయ చెక్కపనిలో కొన్ని ఉదాహరణలేమిటంటే కుర్చీలు మంచాలు టేబుల్స్ మరియు విగ్రహాలు వెండి పని భారతీయ వెండి పని వాటి ఆనందం మరియు నైపుణ్యానికి ప్రసిద్ధి చెందాయి భారతీయ వెండి పనిలో కొన్ని ఉదాహరణలు ఏమిటంటే నగలు కొండలు పలకలు మరియు విగ్రహాలు మొదలగునవి